ట్యాక్సీ బుక్ చేసిన పరిస్థితిలో వాహనం వస్తున్న దగ్గరలో సురక్షితంగా ఉంచండి చోటును ఎక్కడో ఉంచండి అది సరైన ఆటో స్టాండ్ ఉంటే దగ్గరలో యాత్రలోకి చేరకపోతే అది దానికి చదవద్దు డ్రైవర్కి మీ స్థానాన్ని స్పష్టంగా చెప్పండి మరియు సురక్షితంగా ఉంచే స్థానంలో ట్యాక్సీని ఎదురు చూడటానికి వేచి ఉండండి మీకు ఎదురుచూసే ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు లభించేంతంగా వెళ్ళండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సేవలు ఉపయోగిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు భద్ర ప్రాముఖ్యం అవ్వాలి ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేస్తుంటే అది తక్కువ ధరకే వచ్చేటట్టు చూసుకోండి ఓలా ఊబర్ తదితరులు యాప్స్ని వాడండి అందులో రైడ్స్ బుక్ చేయండి అందులో మీరు కారు బుక్ చేయొచ్చు ఒకరికి బుక్ చేయొచ్చు నలుగురికి బుక్ చేయొచ్చు ఇంకా ఎక్కువ మందికి కూడా బుక్ చేయొచ్చు మీరు బుక్ చేయాలనుకుంటే కార్ బుక్ చేయొచ్చు ఆటో బుక్ చేయొచ్చు ఇప్పుడు కొత్తగా ర్యాపిడో మీరు సింగిల్ ఒకటే ఒకరే ప్రయాణిస్తుంటే మీరు ర్యాపిడోలో బైక్ కూడా బుక్ చేయొచ్చు మీ మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎలా కావాలో అలా బుక్ చేయచ్చు ట్యాక్సీ బుక్ చేస్తున్నప్పుడు మీరు పెట్టే అడ్రస్ జాగ్రత్తగా చూసుకోండి మీరు వెళ్లాల్సిన అడ్రస్ జాగ్రత్తగా చూసుకోండి మీరు ఇచ్చే డబ్బులు ప్రైస్ని ముందే ఫిక్స్ చేసుకొని పెట్టుకోండి ఇవన్నీ మీరు ట్యాక్సీ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి